హలో నాకు స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి ఏదైనా హాస్పిటల్ మంచి హాస్పిటల్ రిఫర్ చేయగలుగుతరా స్టమక్ పెయిన్ ఇంకా బ్యాక్ పెయిన్ లేదండి అంటే నేను కొంచెం ఫుడ్డు సరిగ్గా తీసుకుపో తీసుకోకపోవడం వలన అట్లా స్టమక్ పెయిన్ వస్తుంది జంక్ ఫుడ్డే తిన్నాను తిని బిర్యాని అనుకోండి

అవును అండి

ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే ఓకే కొన్ని ఫుడ్ రెసిపీస్ ఏమైనా సజెషన్ ఇవ్వగలరా ఓకే ఓకే ఓకే

ఓకే అండి

ఓకే అండి నేను మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేస్తాను